బిగ్ బాస్కెట్ అమెజాన్లో కొన్న ప్రోడక్ట్ పెన్స్ మార్కర్స్ పెయింటింగ్స్ బ్లూ పెన్ సెట్స్ అన్ బ్లాక్ పెన్ సెట్స్ అన్ రెడ్ పెన్ సెట్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను వర్క్ అయితే మంచిగా జరిగింది అయితే కొన్నాళ్ళకి అవి రాసేకొద్దీ వాడే కొద్దీ చివరికొచ్చినప్పటికీ ఆ బాల్ పెన్స్ అనేవి బాల్స్ పోవడం కాని పెయింటింగ్స్ ఎండిపోవడం కాని మార్కర్స్ పనిచేయకపోవడం కాని దాంట్లో ఉన్న లిక్విడ్ అయిపోవ ఆగిపోవడం కాని వర్క్ అవ్వకపోవడం కాని అయితే జరిగింది నాకు ప్రోడక్ట్ మీద కొంచెం కొంచెం నచ్చలేదు ఏందో ఫస్ట్ స్టార్టింగ్ వాడినప్పుడు ఎంత గుడ్ ప్రోడక్ట్ అయితే అనుకున్నాను అంత కన్నా కొంచెం నేనైతే తక్కువ ఫీల్ అయ్యాను ఆ ప్రొడక్ట్స్ ఉండేకొద్దీ కూడా పెన్స్ డార్క్గా రాయడం అనేసి లైట్గా రాసేవి బాల్స్ ఇరిగిపోవడం కాని పెయింటింగ్స్ ఎండిపోవడం కాని అయితే జరిగింది చాలా నేను బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈ ఎక్పీరియెన్స్ అయితే నేను నెగిటివ్గానే చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ కోసం మళ్ళీ ఎవరికీ ఇంట్రడ్యుస్ చేయకూడదు అననుకుంటున్నాను ఈ ఆన్లైన్ ప్రోడక్ట్ చవకగా దొరికింది కదా అని చెప్పి నేను వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాను సో దీనివల్ల నేను కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను మళ్ళీ నేను బయట షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చింది